నేను పిఎంకేవివై శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాను మరియు మీ అందరి సహాయాన్ని అభినందిస్తున్నాను నా ధృవీకరణ మరియు దాని ప్రాముఖ్యతను ఎలా వర్తింపచేయాలో నాకు ఖచ్చితంగా తెలీదు మీరు నా మార్గనిర్దేశం చేయగలరా నా ఉద్యోగ శోధనలో నేను ఈ ధృవీకరణను ఎలా ఉపయోగించగలను ఇది ఎంట్రప్రెన్యూర్షిప్ కూడా సహాయపడుతుందని నేను గ్రహించలేదు తెలుసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను మీ అంతదృష్టిలకు ధన్యవాదాలు నా ధృవీకరణతో నేను మరింత నమ్మకంగా ముందుకు సాగుతాను నా సర్టిఫికేట్ అప్లికేషన్ ఇంత అవసరమని నాకు ఇప్పుడే తెలిసింది